ఫోటోగ్రఫీని హాబీగా అనుసరించడానికి ఆసక్తి సృజనాత్మకత మరియు కాస్త సాంకేతిక పరిజ్ఞానం అవసరం నేను ఫోటోగ్రఫీని హాబీగా ఇలా ఎంచుకుంటాను కెమెరా లేదా స్మార్ట్ఫోన్లో ప్రారంభించడం తక్కువ పెట్టుబడితో నాణ్యమైన ఫోటోలు తీయడానికి నేర్చుకోవాలి కంపోజిషన్ మరియు ఫ్రేమింగ్పై దృష్టి పెట్టడం మంచి ఫోటో తీసేందుకు కదలిక కాంతి మరియు నేపథ్యాన్ని సరైన విధంగా వినియోగించు వినియోగించడం విభిన్న కోణాలు ప్రకాశం అనుసంధం

ఎక్స్ప్రెషన్ తరచుగా ఫోటోలు తీసి కొత్త ప్రదేశాలను అన్వేషించడం మరియు ఇతర ఫోటోగ్రఫీలను అనుసరించడం సోషల్ మీడియా అండ్ కమ్యూనిటీతో షేర్ చేయడం నా ఫోటోలను ప్రదర్శించడం ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఈ విధంగా నేను నా ఆసక్తి అభివృద్ధిని చేసుకుంటూ ఫోటోగ్రఫీలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తాను ఫోటోగ్రఫీ అంటే నాకు చాలా ఇష్టం